ఆఫీస్ వర్కర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వెటనరీ డాక్టర్ ఆర్ మైన్ మీన్ మైనర్ టీచర్ రియల్ ఎస్టేట్ అర్జన్సీ స్పీకర్ డెలివరీ మ్యాన్ పడ్జెట్ టోర్నర్ గార్డ్ ఎంట్రప్రినర్ బ్యాలెట్ డ్యాన్సర్ జడ్జ్ లాయర్ క్యాషియర్ ట్యాక్సీ డ్రైవర్ ప్లంబర్ మ్యూజిషియన్ చెఫ్ బేకర్ ఆర్టిస్ట్ రిసెప్షనిస్ట్ గ్యాస్ స్టేషన్ అటెండెంట్ బెల్లీ బాయ్ ఫ్యాక్టరీ వర్కర్ స్ట్రీట్ వెండర్